ఇక్కడ మా గుంటూరు జిల్లాల్లో అయితేనండి కొండవీటి కోట అనే గుహ ఉంటుందండి ఇది పోలయ్య అనే వ్యక్తి రెడ్డి రాజులు పద్నాలుగో శతాబ్దంలో నిర్మించారు ఇది చాలా బాగుంటుందండి చూడ్డానికి అలాగే ఉండవల్లి గుహలు అనేవి కూడా ఉంటాయి ఇది నాలుగవ శతాబ్దంలో నిర్మించటం జరిగిందండి ఇక్కడ కూడా విగ్రహాలు అనేవి కూడా చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ సూర్యలంక బీచ్ అనేది కూడా ఉంటుందండి ఇది బాపట్లకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడే చాలా బాగా మనకి బీచ్చనేది ఉంటుందనమాట నవంబర్ కాలంలో అయితే ఇక్కడ డాల్ఫిన్స్ను కూడా చూడవచ్చండి ఇక్కడ చాలా బాగుంటాయి ఎక్కువ అలల అనేది ఉండకుండా చాలా సాఫ్ట్గా మనకి చూడ్డానికి ప్లెసెంట్గా ఉంటుందనమాట ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే కోటప్ప కొండలు కూడా చాలా బాగుంటాయి అనమాట ఇటు ఎటు నుంచి చూసినా కూడా ఈ కొండల్లోనుంచి ఒక ట్రైయాంగిల్ షేపులో కనిపిస్తూ ఉంటుందనమాట ఇవి చాలా మంది మనకి గుంటూరు వచ్చే వాళ్లకు అయితే ఇక్కడ ఇవి చాలా బాగా చూడవచ్చనమాట ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయవచ్చు మనకి ఇక్కడ జిల్లేలమ్మ గుడియమ్మ వారి ఆలయంకూడా ఉందండి ఇక్కడైతే చాలా మంది ఆ కాలంలో వాళ్ళైతే ఎక్కువగా వచ్చి ఇక్కడైతే అన్నీ చేసేవాళ్ళు పూజలు ఇప్పుడు కూడా చాలా మంది తెలుసున్నవాళ్ళు మాత్రమే వచ్చి ఇక్కడ పూజలవి చేస్తూ ఉంటారు కానీ ఇది కూడా చాలా ఫేమస్గా మా గుంటూర్లో ఉంటుందండి అలాగే ఈ యొక్క ప్రదేశాలన్నీ తిరగటానికి మనకైతే ఏమీ రుసుముండదు కానీ కొన్ని కొన్ని ఆలయాల్లో కానీ ఇంకా గుహలు నాగార్జున సాగర్ కొండ బోటు ప్రయాణంలో కూడా ఒకవేళ మనము ప్రయాణించాలనుకుంటే అక్కడ కొంచెం టికెట్టనేది ఉంటుందనమాట అది కూడా మనకి రీజనబుల్ ప్రెస్లోనే ఉంటుంది యాభై వంద అలా ఉంటుంది దీంతో అయితే మనకి ముఖ్యంగా టూరిస్టులకు ఫ్యామిలీతో కలిసి ఇక్కడ పండగలకదీ వచ్చేవాళ్ళకైతే చాలా బాగుంటుందనమాటండి